శ్రీ వెంకటేశ్వరా దాబా రెస్టారెంట్ నుండి మాట్లాడుతున్నాను సార్ నిన్న బొబ్బిలి గొల్లవీధికి ఒక సాయంత్రం ఐదు గంటలకి లొకేషన్ పెట్టాను కదా సార్ అక్కడ ఆర్డర్ పెట్టిందేంటి ఒక చపాతీ రెండు నాన్ కర్రీలు మా బం మా బంధువులు వివాహ వివాహ సందర్భం ఫంక్షన్ ఉంది కాబట్టి మాకు ఎనిమిది చపాతీలు ఎనిమిది నాన్ వెజ్లు మధురం కర్రీ ప్రాన్సు ఫ్రైడ్ రైసు ప్లైన్ రైసు కరేపాకు రైస్ ఎగ్స్ కర్రీలు స్వీట్స్ అన్ని కావాలి సార్ రేపు మాకు వివాహ వివాహ సందర్భంగా మా చెల్లికి పెళ్లి ఉంది కావున వ వ క్యాంటీన్ సదుపాయం క్యాటరింగ్ సదుపాయం కూడా కావాలి సార్ రేపు మాకు ఉదయము పది అయ్యే సరికి ఉండాలి సార్ మాకు ఎటు ఎటువంటి అప్డేట్స్ ఇవ్వండి సార్ మీ కస్టమర్ కేర్కి కాని లేకపోతే మీ జొమాటో కాని స్విగి లాంటి యాప్లు ద్వారా అయినా మాకు డెలివరీ చేయండి సార్ మీరు అప్డేట్లో ఉండండి సార్ ము మాకు మీ లొకేషన్ షేరింగ్ అండ్ జిపిఎస్ సర్వీస్ ఇంటర్నెట్ కనెక్షన్ లేదా మీరు సిస్టమ్ వర్ అప్డేట్ వర్క్ ఉంటే మాకు మీకు కాల్ చేయడానికి లేదా డెలివరీలు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది ఎంత వై ఎంత వెయిట్ అవుతుంది మాకు సప్లయర్స్ కూడా చెప్పుకోవాలి సార్ సప్లయర్ సామాన్లు కూడా కావాలి మాకు ఆర్డర్ అనేది మాకు టి ఇన్ టైం ఆడాలి మాకు మీరు అందచేస్తరో లేదో మీ మీ సార్తో మాట్లాడానికి ఖర్చు ఎంత అవుతుంది ఎమౌంట్ ఎంత అవుతుంది మేము అలాగే మాకు డె డెకొరేషన్ అలంకారాలోళ్లు కావాలి సార్ మొ సప్లయర్ సామాన్లు చుట్టే పెన్నిల్స్ అండ్ బ్యాటిల్సు మరియు ఈ వస్తువులు ఐటెమ్స్ వాటర్ ప్యాకెట్స్ మళ్ళీ రకరకాల సాంబారు కూరగాయలు అన్ని మాకు కావాలి మీరు మీ కస్టమర్ కేర్ కాని లేదా మీ రెస్టారెంట్ కాని మీ కంప్యూటర్ ఆపరేటర్ కాని ఇలాగ ఇస్తే కాని మాకు సో టోకెన్ సిస్టమ్స్ కాని లేదా మాకు ఏదో ఒక విషయం చెప్పి ఇన్టైమ్లో ఉండాలి మాకు అప్డేట్ ఇస్తూ జిపిఎస్ లేదా లొకేషన్ సిస్టమ్ ద్వారా మాకు ఆర్డర్ను ట్రాకింగ్ చేయడం లేదా మాకు ఎడ్రెస్ను చెప్పడం లేదా మాకు మీరు కన్ఫర్మ్గా వస్తారు ఇన్టైమ్లో లేదా ఔట్టైమ్లో వస్తారు లేట్ అవుతుందా ఇటువంటి ఇన్ఫర్మేషన్ కొరకు ఒక టెలికాల్ నంబర్కి కాని టెలిఫోన్ నంబర్కి కాని కస్టమర్ కట్టివేసి కస్టమర్ సర్వీస్ నంబర్ కాని మాకు నంబర్ ఇస్తారని కోరుచున్నాము అలాగే ఇన్టైమ్లో మాకు ఆర్డర్ అవైలిబిలిటీ మాకు ఎటువంటి ఆటంకం లేకుండా మాకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అన్ని ఫ్యాటిలిటీస్ కల్పించి మాకు సకాలంలో ఆర్డర్ని అందించాలని సప్లై చేయాలని కోరుకొనుచున్నాము